చెవిరెడ్డి చెప్పులు అంగడా సరే వస్తానండి మాకు రెండు జతల చెప్పులు కావాలి నేను పొలం దగ్గరకు పొలం దగ్గరకు పోయేవాడిని నేను పొలం దగ్గరికి పోతాను ఆఫీస్కి పోతాను నాకు ఒక రెండు జతలు కావాలి ఇప్పుడు కొత్త మోడల్ ఏమేమి వుంది

నాకు బాటా బాటా చెప్పులు కావాలండి బాటా చొప్పులు ఉన్నాయా మీ దగ్గర అట్టయితే నా సైజు నాకు పది పది పది సైజు రేట్లు ఎంత అదే ఇప్పుడు మీరు రేట్ చెప్తే ఎదో మంచీ చెడ్డ నాకు మీరు చెప్పిన రేట్కు నాకు ఏదో నా మనసుకు తోచిన రేట్కు నాకు నేను అడుగుతాను కదా అందుకోసం రేట్

ఇపుడు అటుమాను నేను చెప్పిన సైజు నాకు ఒక రెండు జతలు ప్యాక్ చేసి ఇచ్చేయండి ఇవ్వండి ప్రైస్ అవును అవును బాటా చెప్పులు అయితే పొలం దగ్గర కొంచెం బాగా గట్టిగా ఉంటాయి అందువల్ల నేను పొలం దగ్గరకి బాటా చెప్పులు కావాలి అంటున్నాను

ఓకే ఓకే కొద్దిగా ప్యాక్ ప్యాక్ చేయ్ రెండు జతలు ప్యాక్ చేయండి నాకు ఓకే లే థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి